మేము తోట పని చేయడం వివాహమైన తరువాత నేను మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే మా ఇంటి ఆయన వాళ్ళకి ఎక్కువ పొలం అనేది ఉందండి అందుకని ఆ పొలాలలో చాలా వరకు మిరపకాయలు టమోటాలు కాకర కాయలు ఆకు కూరలు పండిస్తు ఉంటాము ఎక్కువగా మేము అంగట్లో అమ్మే ఎరువులను వాడము మేము ఇంట్లో తయారు చేసి ఎరువులు అనేది తోటకు వేస్తు ఉంటాం అండి ఇంకా ఇంటికాడ కూడా నేను చాలా వరకు కాళీ జాగాలు ఉంటే దానిలో ఎర్రమట్టి తెచ్చి పోసి చిక్కుడు కాయలని చెట్లు ఇంకా కాకరకాయ చెట్టు మెంతాకు సిర్రాకు చాలా ఆకుకూరలు పాలకూర ఇవన్నీ కూడా కొద్దీ కొద్దిగా కొద్దీ కొద్దిగా చల్లి మేము ఇంటికి వాడుకుంటు అమ్ముతు కూడా ఉంటాం అండి ఇంకా చూస్తే చాలా వరకు నాకు తోట పని అంటే చాలా ఇష్టము ఇంకా కూరకాయలు పండించడం అనేది కూడా చాలా వరకు నాకు చాలా ఇష్టమండి చాలా నేను ఎక్కువగా ఆకుకూరలు పండిస్తు ఉంటాము మా తోటలో ఎక్కువ ఆకు కూరలైతే ఒక ముప్పై నలభై కట్టల వరకు వస్తుంది ఇంకా కాయకూరలైతే ఒక పదికేజీలు టమోటాలు ఒక ఇరవై కేజీల తోట తోట ఇరవై కేజీల వంకాయలు ఒక పది కేజీల బెండకాయలు అలాగ కూడా వస్తు ఉంటుంది మేము వీటిని చాలా వరకు ఎరువులు మట్టుకు మందులు కూడా వాడము ఎందుకంటే మామూలుగా వీటిని పండిస్తు ఉంటాము ఇంకా మనం చూస్తే మేమింటికి కూడా చాలా వరకు మార్కెట్టుకి వెళ్ళి కొనము ఇంట్లో మేము ఆకుకూరలు అవి పండించుకుంటు వాడుకుంటు ఉంటాము ఇంకా మనము ఎలాగ కూడా చేసుకోవచ్చు అంటే ఇక నీళ్ళ క్యాన్ కూడా మనం పనికి రాకపోతే దాన్ని కోసి దాన్లో కొద్దిగా మట్టి పోసి డొంకలు పెట్టేసి దాంట్లో కూడా నేను ఈ మెంతి మెంతి గింజలు చల్లితే అది పదహైదు రోజులకే వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక బాటిల్ పెట్టి దాంట్లో చల్లేస్తే అది ఇంకొక పదహైదు రోజులకి అదే వచ్చేస్తుంది ఒక కట్ట తరువాత ఒక కట్ట మనము వాడుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది తోట కూర ఇవి కూడా మనం ఇంటికాడే చేసుకోవచ్చు కొద్ది స్థలముంటేనే చాలు వాటర్ బాటిల్ కూడా మనము తాగేసి పారేయకుండా దాన్ని కోసి దానికి డొంక పెట్టేసి ఒక్క కాకరకాయ గింజ దాంట్లో పెట్టేసి మనం పైకి తీసి కట్టేస్తే కూడా అది అలా మిద్ది పైకి వెళ్ళిపోయి చాలా కాకరకాయలు అనేవి కాస్తు ఉంటాయండి మనము అంగడికి ఎక్కువగా పోయి కొనాల్సిన అవసరం లేదు మన వల్ల మనం ఇంట్లో ఉంటాము కాబట్టి చాలా వరకు ఇంకా పనికి పోతే కూడా పరవాలేదు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా దీన్ని చాలా బాగా చేసుకోవచ్చు కొద్దిగా ఎర్రమట్టి కానీ తీసుకోని వచ్చి చల్లేసి దాంట్లో మనం గింజె నాటినట్లయితే చాలా వరకు ఎక్కువ కాయలు అనేవి కాసేదానికి వీలు ఉంటుంది ఇంకా మనం చూస్తే ఎన్నో కాయకూరలు కూడా అలా బోటిల్స్లో కావచ్చు పండించుకోవచ్చండి